నమస్తే అండి మా హోటల్లో అన్ని రకాల పిండి వంటలు మా ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయండి మీకు ఎలాంటి పిండి వంటలు కావాలో చెప్పగలరా మా పూత రేకులు తప్పకుండా చేయగలమండి పూత రేకులు బొబ్బట్లు ఇంకా అ రెండేనాండి

చేయగలమండి పూతరేకులు మీకు ఎలాంటి పూతరేకులు కావాలండి బెల్లంతో తయారు చేసిన పూతరేకులు కావాల్న లేదా చక్కరతో చేసిన పూతరేకులు కావాల్న మా దగ్గర రెండు రకాల పూతరేకులు ఉన్నాయండి సరేనండి మాకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి ఆన్లైన్ సర్వీస్ ఉంది షాప్కి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు రెండు విధాలుగా ఉంది మా హోటళ్ళు ఆంధ్రప్రదేశలో అన్ని అన్ని జిల్లాల్లోనూ ఉందండి అనంతపూర్ జిల్లాలో కూడా ఉంది మా మా ముఖ్యమైన బ్రాంచ అనంతపూర్ జిల్లా సరేనండి మీకు ఉగాది పండగ రోజుకి చేరేలాగా మేము అన్ని వసతులు మేము కల్పిస్తాము ఏమంటే మాకు ముందుగానే మీరు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది మేము వాతావరణం కాలుష్యం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి మేము అరటి ఆకు వాడుతాము ప్యాకింగ్కి ఆ అరటి ఆకుతోనే చేస్తాము ప్లాస్టిక్ వగైరా వంటివి మేము అస్సలు వాడము మేము పిండి వంటలలో మా ప్రత్యేకత ఏంటి అంటే నెయ్యి ఎక్కువగా వాడుతాము నెయ్యి ఆరోగ్యానికి కూడా శ్రేయస్కరం అందుకనేైతే మేము నెయ్యి ఎక్కువగా వాడుతాము సరేనండి మేము చక్కర అన్ని సమతూలంగా ఉండేలా చూసుకుంటాము ఎన్ని ప్యాక్ చేయమంటారండి ఆన్లైన్ డెలివరీ చేయమంటారా లేదా మీరు మా దుకాణానికి వస్తారా సరేనండి మాది ఒకటి ఆన్లైన్ వ మాది ఒకటి ఆన్లైన్ వెబ్సైట్ ఉంది అందులో మీరు ఆర్డరు చేసుకోవచ్చు ఆ ఆర్డర్ మాకు వస్తుంది దాని తర్వాత మీరు మీకు ఆ అయిపోయిందమ్మా హా ఇప్పుడు తగ్గింపులేమీ లేవండి ఎందుకంటే మేము అన్ని నాణ్యతమైనవి వాడుతాము కనుక మేము తగ్గింపులేమి ఇవ్వలేము మీరు ఆ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాక నేను మీకు చెప్తామండి ధన్యవాదాలండి